నమస్తే మ్యాడం చెప్పండి మ్యామ్ ఆన్సర్ డైలీ చెప్తున్నాం ఎవరండీ

ఓకే మ్యాడం ఎంతమంది వస్తున్నారు మ్యాడం ఆహా ఓకే మ్యాడం మ్యాడం ఆంధ్రప్రదేశ్ టొబాకో చాలా జిల్లాల్లో పండిస్తున్నారు ఎక్కువగా విశాఖ విజయనగరం శ్రీకాకుళం అదేవిధంగా నెల్లూరు రాజమండ్రి ఇలా కొద్దికొద్ది ప్లేస్ ప్రదేశాల్లో చాలా ఎక్కువగా పండిస్తున్నారు ముఖ్యంగా ఇది గిరిజన ప్రాంతాలలో గిరిజనులు ఎక్కువగా పండిస్తూ ఉంటారు ఆ మనకి పాడేరు ఆలూరు రాంబద్రపురం ఇలా కొండ ప్రాంతాలు ఎక్కువగా పండిస్తున్నారు ఇది ఎలా ఉంటది అంటే మొక్క రూపంలో పండుతది చిన్న మొక్కలాగా అది మొక్కను తీసి దాన్ని రివర్స్లో ఒక దానికి కట్టేసి ఎండబెడతారు బాగా ఎండబెట్టిన తర్వాత దాన్ని డ్రై చేసి ఆకుల అవి వేరుచేసి వాటిని కొన్ని కంపెనీస్కి పంపిస్తారు కొన్ని లోకల్లో కూడా మార్కెట్ చేసుకుంటారండి అదేవిధంగా చాలామంది ఎక్కువగా కంపెనీస్కి సెకండ్ కంపెనీలకి పంపించేస్తుంటారు లోకల్లో లోకల్ మార్కెట్ చేసుకున్న వాళ్ళు చాలా తక్కువ అండి మీరు వచ్చినప్పుడు కాల్ చేస్తే మీరు ఎన్ని రోజులు ఉంటారు అని చెప్తే దాన్ని బట్టి నేను ప్ల్యాన్ చేస్తాను మీకు ఆ ఎంత అమౌంట్ అవుతుంది ఏంటి అనే డీటెయిల్స్ కూడా మీకు వచ్చే రెండు రోజుల ముందు ఫోన్ చేస్తే చెప్తాను మ్యాడం మ్యాడం అన్ని చూడ్డానికి అయితే మీకు ఫోర్ నుంచి ఫైవ్ డేస్ పడుతుంది మ్యాడం మ్యామ్ ఫ్యామిలీ అదే విధంగా హోటల్ ఫుడ్ అన్ని నేనే అరేంజ్ చేస్తాను మ్యాడం మీకు ప్రతి దానికి కూడా అమౌంట్ అనేది మీకు ముందు రోజు మీకు ఎస్టిమేషన్ పంపిస్తాను మీరు వచ్చే రెండు రోజుల ముందు కాల్ చేస్తే నేను మీకు ఎస్టిమేట్ ఇచ్చి చెప్తాను ఏ రోజు ఎక్కడికి వెళ్తాం ప్ల్యానింగ్స్ అన్నీ కూడా మీకు చూపిస్తాను ఓకే మ్యాడం అయితే మీరు వచ్చే ముందు కాల్ చేయండి మ్యాడం ఓకే మ్యాడం ఉంటా మ్యాడం